నేను ఆడాను ఏంటంటే నేను ఒక మొన్న మా మమ్మీ ఒక గేమ్ తీసుకొచ్చింది ఆ గేమ్ బాక్స్ మీద వర్చ్యువల్ రియాలిటీ గేమ్ ఉంది అది నేను ఆన్లైన్లో అది నేను త్రీడిలో ఆడితే అది వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా ఏంటంటే అది నాకు రియాలిటీగా చూసినట్టు దగ్గర నుంచి చేసినట్టు చాలా బాగా అనిపించింది నాకు అది చాలా నచ్చింది ఆ గేమ్ కూడా ఆ అనుభవం కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అది కూడా ఇంకా ఏంటంటే మా తమ్ముడితో ఆడాను మా తమ్ముడితో ఆడడం ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు నాకు ఆ గేమ్ అయితే చాలా నచ్చింది నాకు అది అలా వర్చ్యువల్ రియాలిటీ గేమ్ అని ఉండిద్ది అని కూడా నాకు దాని వల్లే తెలిసింది సో ఐ యాం హ్యాపీ నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది